ఏమండీ బాగున్నారా ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు అదేనండి ఏంటో కానీ ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో జగనన్న గారు చాలా బాగా చేస్తున్నారు కదా గవర్నమెంటు మాకు కాపు నేస్తం ఇంకా పడలేదు కానీ అండి అంటే మరి ఇంకా ఏజ్ రావాలి కదా అన్నయ్య మీ అంతా ఏజ్ నాకు రాలేదు మీ అంత ఏజ్ నలభై ఐదు ఏజ్

లేదండి ఇంకా రాదు నాకు ఇంకా వయసు సరిపోదు కదా అందుకు ఇదిగో మా పిల్లలకైతే అమ్మఒడి వచ్చింది చక్కగానే

పదిహేను వేలు వేస్తారండి అదేనండి చాలా బాగా చేస్తున్నారండి నిజంగా చదువుకో పేదవాళ్ళు ఉంటారు కాదండి వాళ్ళకైతే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈ యొక్క అమ్మఒడి పథకాలు కానీ బాగా ఉపయోగపడుతున్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్లో అయితే మనం కట్టిన ఫీజు అంతా వెనక్కి వేసేస్తున్నారనమాట మరి అమ్మఒడి అయితే పిల్లలని పెంచుకునేటందుకు మనము స్కూల్లోకి పంపించలేని వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళ కోసం పదిహేను వేలు వేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు

అవునండి ఇల్లు ఇస్తున్నారు కదా అవునండి జగనన్న గారు బాగా చేస్తున్నారండి అయితే ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారండి ఈ మధ్య అవునండి వీళ్ళందరికీ వచ్చినాయి పక్కన మనోళ్ళకి అందరికిని

కానీ ఇప్పుడు ఇది రైతు భరోసా అని చెప్పి మళ్ళీ రైతులకు కూడా డబ్బులు అవి ఇవ్వడం ఋణమాఫీ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశాడండీ

అవునండి మాది కూడా ఈసారి లోన్లవి కడుతున్నారు కదా చక్కగానే లోన్లు ఇస్తున్నారు అవునండి ఇప్పుడు లోన్లు కూడా పెంచారు కదా లక్ష రూపాయలు పైన ఇస్తున్నారండి అవునండి సరేలెండి పిన్ని గారు మేము వంట చేసుకోవాలి సరేనండి